నమస్తే మేడం నుంచి మాట్లడుతున్నానండి మేకు ఏవిధంగా సహాయపడగలనండి ఓకే మేడం ఎప్పుడొస్తారు అండి ఓకే మేడం ఎంతమంది వస్తారండి ఓకే మేడం ఎయిట్ మెంబర్స్ వరకు వస్తారా అండి ఓకే అండి

ఇప్పుడు మా టోటల్గా ఎంతమంది వస్ అదీ ఎంతమంది వస్తానన్నారండి ఎయిట్ మెంబర్సా అండి ఓకే ఏ డేట్న వస్తారండి ట్వంటీ ఫిఫ్త్న అండి ఓకే మేడం ఏజ్డ్ ఏజ్డ్ పీపుల్ కట్ట ఎవరైనా ఉన్నారా అండి అందులోని ఓకే మేడం ఏజ్డ్ పీపుల్ అట్లా లేరు కదండి ఓకే మేడం అయితే మీకూ ఎక్కడెక్కడికి తీసుకెళ్తున్నామో ఏంటని చెప్పేసి చెప్తాను మేడం ఇప్పుడు మీరూ కాకినాడలో మీరు కాకినాడ వచ్చేస్తారు కాబట్టి కాకినాడలో మడా ఫారెస్టు ఇవన్నీ ఉన్నాయి మేడం ఫ్యామిలీతో తిరగడానికి గట్ట బాగుంటుంది సో అక్కడినుంచి నెక్స్ట్ మళ్ళీ మడా మడా ఫారెస్ట్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం మధ్యాహ్నం నుంచి ఇలాగ బీచ్కి వెళ్ళొచ్చు అండి బీచ్లో కూడా పిల్లలు గట్ట ఆడుకోచ్చు ఆడుకున్న తర్వాత పక్కనే రిసార్ట్ కూడా ఉంటుంది ఆ రిసార్టు మీరు అక్కడ ఫ్రెష్అప్ అవొచ్చు అక్కడ ఫుడ్డు గట్ట అన్ని అవైలబుల్గా ఉంటాయి మేడం అన్ని కొంచెం బాగుంటాయి ఫుడ్ కొంచెం క్వాలిటీగానే వండుతారు మీరు ఈవినింగ్ అక్కడినుంచి ఎస్ఆర్ఎమ్టి మాల్ కట్టా వెళ్ళొచ్చు మేడం అక్కడ మొత్తం ప్లే జోను పిల్లలు ఆడుకోవడానికి అలగే మాల్ కట్టా ఉంది మేడం అలగే మీరు ఏమన్నా షాపింగ్ కట్టా ఏమన్నా చేసుకోవాలనుకున్నా అక్కడ మీరు షాపింగ్ చేసుకోచ్చండి చాలా బాగుంటుంది మేడం దాని తర్వాత అక్కడ నుంచి ఆ నెక్స్ట్ డే రాజమండ్రి తీసుకెళ్తాము అక్కడా ఇస్కాన్ టెంపులు నెక్స్ట్ మళ్ళీ అలాగే కొన్ని కొన్ని చూడవలసిన ప్లేస్లు ఉన్నాయి మేడం సో అవన్నీ తిప్పుతాం మేము దాని తర్వాత అక్కడి నుంచి వైజాగ్ అని నెక్స్ట్ అలాగే విజయవాడ అని ఇవన్నీ తిప్పుతాం మేడం మీకు మొత్తం షెడ్యూల్ రాసి మీకు పంపుతాం మేము మేము ఎక్కడికి తీసుకెళ్తున్నాం మీరు ఎక్కడ స్టే చేస్తారు ఏ హోటల్లో స్టే చేస్తారు మొత్తం ఈ డీటెయిల్స్ రాసి పంపుతాను లాస్ట్లో ఎంత అమౌంట్ అవుతుంది మొత్తం హోటల్కి రెసిడెన్సీకి అలాగే ట్రావెలింగ్కి మొత్తం ఎంత అమౌంట్ అవుతుందో కూడా చెప్తాము సో మీరు పంపిన దానికి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మాకు పంపితే మేము ఇది స్టార్ట్ చేస్తాం మేడం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామండి ఓకే మేడం షెడ్యూల్ అన్ని పంపుతామండి ఓకే మేడం మీకే డౌట్ ఉన్నా మాకు మళ్ళీ ఫోన్ చేయండి మేడం ఈ ఈ నంబర్ ఈ నంబర్కి పంపిస్తామండి ఓకే మేడం బాయ్ మేడం